హలో కేవై ట్రావెల్స్ అండి మాకు మార్నింగు ఎయిట్ ఓ క్లాక్కి ఒక క్యాబ్ బుక్ బుక్ చేయండి మాచర్ల నుంచి విజయవాడ హలో హలో బుక్ బుక్ చేయండి ఒకటి రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మీరు రావాలి అడ్రస్కి చెప్తాను మీకు పంపించండి ఓకే ఓకేనండి

వచ్చావా అమ్మా ఓకే ఓకే అక్కడే ఉండు ని పేరేంటి ప్రసాదా ఆ ఓకేనమ్మా పదండి ఎక్కండమ్మా అందరూ ఎక్కండి ఇద్దరు ఇద్దరూ కూడా ఎక్కండి ఆ ఓకేనండి

కేవై ట్రావెల్స్ అండి నేను బుక్ చేసుకున్నాను కదా ఒకటి ఒక క్యాబు మేము అన్నీ తిరిగి వచ్చాము విజయవాడ వెళ్ళి ఒక దుర్గ గుడికి వెళ్ళి వచ్చాము భావానీ గుడికి వెళ్ళి వచ్చాము అవన్నీ చూసుకుని వచ్చామండి మీవాడు మీరు చెప్పిన అమౌంట్ కాకుండా ఎక్కువ అడుగుతున్నాడు దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను మీకు మీరు మీరు చెప్పిన అమౌంట్ నాలుగు వేలు అడిగారు కదా నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేలు అడుగుతున్నాడు ఇతను నాలుగు వేలకి అదేమంటే ట్రాఫిక్ ఉందండి మరి లేట్ అవుతుంది లేట్ అయింది బాగా అని అంటున్నాడు ఒక సారి మాట్లాడండి

మాట్లాడండి ఓకేనండి ఓకేనండి హలో చెప్పారాండి మీ వాడికి చెప్ చెప్పారా ఓకేనండి అదే మీరు ఆ రోజు మాట్లాడుకున్నాం కదా అమౌంట్కి ఇంకెక్కువ అడుగుతున్నాడు అందుకని కాల్ చేశాను మీకు లేదులెండి మొత్తం అతనికి బేటా గిటా అన్ని ఇచ్చేసాము అతని బేటా అతనికి ఇచ్చేసాము కానీ ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ అడుగుతున్నాడు అందుకనే మీకు కాల్ చేసామండి స బాగానే జరిగిందండి బాగానే తిప్పాడు కానీ డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు అందుకనే కాల్ చేశాను సరేనండి అతనికి ఇచ్చేయమంటారా లేదా మీకు అతనికి అతనికే ఇచ్చేస్తానండి చెప్పండి ఒకసారి అతనికి ఓకే ఓకేనమ్మా అలాగేనండి ఓకేనండి ఉంటానండి